బాబు ఎవరు బాబు మీరు

అదే పర్సులో ఏమైన్నా ఉన్నాయా బాబు

అమౌంట్ ఎంత బాబు

అదే బాబు అయితే మన కంప్యూటర్ ఆపరేటన్ను పెట్టి చెక్ చేయిస్తాను ఇప్పుడు చేసి అదే నా బాబు అట్లా అట్లా ఆనవద్దు మనం మన కాలేజీలో పడింది కాబట్టి సిసీ కెమెరాాలు ఉన్నాయి అ ఎట్లనా మన క సిసీ ఆపరేటర్నిపెట్టి చూపించి కంప్యూటర్ ఆపరేటర్ని పెట్టి చూస్తాం సిసీలో చూసి మరి ఎవరన్నా తీసుకుంటే అడుగుతాం లేకపోతే దొరకపో ఏమని చూస్తాం మ్యాక్సిమమ్ దొరికితేే నేను నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి నీకు చేస్తాను బాబు చేస్తాను బాబు నేను కంపల్సరీ ఓకే బాబు చేస్తాను కంపాల్సరీ చేస్తాను బాబు ఓకే ఓకే బాబు ఓకే